నేను నాకు పద్దెనిమిదేళ్ల వయసులో బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాను నేర్చుకున్న మొదటిలోనే ఎంతో వేగంగా వెళ్లేవాడిని ఆసమయంలో నేను అనుకునేవాడిని నేను ఏదో ఒక రోజు పెద్ద రేసర్గా మారుతానని కానీ ఆడ్రీమ్ డ్రీమ్ గానే ఉండింది కానీ ఒక రోజు మాకాలేజీలో ఛాన్స్ వచ్చింది మా కాలేజీలో మా సార్స్ అందరూ కలిసి పర్మిషన్ తీసుకుని ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు బైక్ రేసింగ్ బైక్ రేసింగ్ అంటే రిస్క్తో కూడుకున్న పని బట్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ దానికి క్రేజ్ చూపిస్తున్నారని అప్పుడు మాకున్న మహేందర్ సార్ దాని మీద మాప్రిన్సిపల్తో చాలా రిక్వెస్ట్ చేయించి చేయించాడు బైక్ రేసింగ్ పెట్టించాడు అందులో ఫోర్ బైక్స్ ఉండే ఫోర్ బైక్స్లో నేను ఒకడిని అప్పుడు నేను వెళ్తూ వెళ్తుండగా హైవే ఓపెన్ హైవే అక్కడ వెహికల్స్ ఏమి లేవు కానీ మేము వెళ్తుండగా ఓవర్ స్పీడ్లో ఉండే వన్ నాట్ ఫైవ్ స్పీడ్లో ఉన్నప్పుడు సడన్గా ఒక కుక్కనా ఎదురుగా వచ్చింది ఆ సమయంలో నేను సడన్గా బైక్ని ఆపేశాను సడన్గా కంట్రోల్ అయింది బట్ అది కంట్రోల్ అవ్వకపోతే ఈరోజు నేను ఉండకపోయేవాడిని ఇలా జరిగింది నాలైఫ్లో రైసింగ్ అనేది అందుకే ఆ తర్వాత నుండి నేనెప్పుడూ బైక్ని వన్ నా హండ్రెడ్ స్పీడ్ కన్నా ఎప్పుడూ ఎక్కువ నడపలేదు బైక్ ఎలాగైనా మనం స్పీడ్గా వెళ్తే మనకి త్రిల్ వస్తుంది కానీ మనం స్పీడ్గా వెళ్తే మన ప్రాణాలు పోతాయి చిన్న మిస్టేక్ జరిగిన మనకు ఏమైనా జరుగుతుంది మనకోసం మన పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు కదా అలాగే నేను ఒకసారి బైక్ ఈవెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఈవెంట్ కండక్ట్ చేశారు మా కాలేజీ వాళ్ళు ఇక్కడి నుండి హిమాలయానికి వెళ్లడం అప్పుడు మేము మా కాలేజ్ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి హిమాలయాకి ఆన్ బైక్ రోడ్ ట్రిప్లో వెళ్లాం మాకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది మేము చాలా మంచి అనుభూతులు కలిగాం అక్కడ చాలా ఎంజాయ్ చేశాం నేను నాఫ్రెండ్స్ మరియు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు వాళ్లకు కూడా బైకింగ్ అంటే ఇష్టం ఉన్న పర్సన్స్ వాళ్ళతో కలిసి మేం అందరం హిమాలయాకి వెళ్ళాం వెళ్తుండగా నాబైక్లో ఒకసారి పెట్రోలు ఆగిపోయింది ఆసమయంలో నా మిత్రుడు రాహుల్ అనే వ్యక్తి నాకు ఎంతో సహాయపడ్డాడు మాబైక్ని అతని బైక్ సహాయంతో ఫైవ్ కిలోమీటర్స్ తోసుకుంటూ వెళ్ళాం ఆసమయంలో నేను అనుకున్న జీవితంలో ఇలాంటి ఒక వాడుంటే సరిపోద్ది లైఫ్ అంతా హ్యాపీగా గడిచిపోద్ది అని అలాగే అదే ట్రిప్లో ఒకసారి మాకు ఎదురైనా ఒక ఎలుగుబంటి దాన్ని చూడగానే మేము అందరం భయపడ్డాం కానీ మా బైక్ సౌండ్ విని అదే భయపడే వెళ్ళిపోయింది కానీ అదే సమయంలో ఒకటి కాకుండా ఒక పది వస్తే అప్పుడు మా పొజిషన్ వేరేలా ఉండేది అది క్రూర జంతువు ఒకవేళ మమ్మల్ని ఏమైనా చేస్తే ఎలా ఉండేదో ఏమో చాలా భయపడ్డాం దాన్ని చూశాక అందుకే ఎప్పుడైనా బైక్ ట్రిప్లని ఇలాంటి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఒక సోలోగా వెళ్తే మాత్రం ఏటైంలో ఎలా ఉంటుందో తెలియదు అందుకోసం అని కొంతమంది స్నేహితులు కలిసి వెళ్ళండి కానీ బైక్ రేసింగ్ మాత్రం చాలా ప్రమాదం అయింది ఎందుకంటే చాలామంది ఇందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇది మనకి త్రిల్ ఇస్తుంది బట్ ఇన్ కేస్ ఏమైనా జరిగితే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి క్రిస్టియానా రోనాల్డో మొన్న రీసెంట్గా ఇతనికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఇతనికి కాలుకో కాలు కోల్పోయాడు అలాగే ఎంతోమంది మనం డైలీ లైఫ్లో చూస్తుంటాం రోడ్ పైన ఎన్నో ఆక్సిడెంట్ జరుగుతుంటాయి అందుకోసం అని మనం బైక్ రేసింగ్స్లో ఇలాంటి వాటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేయకూడదు కానీ నాకంటూ ఇదంటే ఒక నాకు ఇదొక ఫ్యాషన్ నేను సేఫ్టీ గార్డ్స్ అన్ని అన్ని ఫాలో అవుతూ నేను ఇది మెయింటైన్ చేశాను అందుకు నాకు పెద్ద ప్రాబ్లం ఏం పడదు కానీ కొంతమంది ఈరోజుల్లో యువత ఏంచేస్తున్నారంటే సేఫ్టీ గేర్స్ వాడకుండా ఇష్టం ఉన్నట్టు రోడ్డు మీద స్పీడ్స్ గా వెళ్తూ ఇంకా రోడ్ పైన స్టంట్స్ చేస్తూ ఓపెన్ స్టంట్స్ పర్మిషన్ లేకుండా ఇలాంటివి చేస్తున్నారు ఇలాంటివి చేయడం వల్ల వారికి ఏమో కానీ వారి వల్ల ఇంకొకరికి అవుతుంది కదా వారు వారి మిస్టేక్ వల్ల ఇంకొకరికి కూడా దెబ్బలు తాకుతాయి అందుకోసం అని ఇలాంటివన్నీ కొంచెం తక్కువగా ఒకవేళ రోడ్ స్టంట్స్ ఏమైనా ఉంటే అవి పర్సనల్ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్లో చేసుకోవాలి ఇలా మెయిన్ హైవేస్ పైన చేయడం అయితే కరెక్ట్ కాదు వీడియోస్ కోసం అని ఏమో చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు రేసింగ్ అనేది కూడా ఇండియాలో లీగల్ కాదు కానీ మా సార్ ఒకతను చాలా రిక్వెస్ట్ చేసి మరి పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకొని సేఫ్టీ గేర్స్ ఫాలో అయిన వారిని అందులో అలోవ్ చేశాడు ఆరోజు మేము నలుగురమే ఉన్నాం మాప్లేస్లో ఇంకొక ఐదుగురు ఉంటే మాత్రం ఆరోజు తప్పకుండా ఆకుక్క వల్ల మాకు ఏదో ఒక ప్రమాదం జరిగేది అందుకోసం అని ఈ రేసింగ్స్ అనేటివి ఎక్కువగా అనుకోకూడదు ఎందుకంటే మీరు ఒకవేళ ఇటలీ అలాంటి దేశాల్లో ఉంటే ఆదేశాలలో రోడ్ చాలా విశాలంగా ఉంటాయి కానీ ఇండియాలో అలా ఉండవు కదా సో రేసింగ్ అనేది కొంచెం స్కిప్ చేస్తే బెటర్